నేను మొబైల్ ఫోన్ కొన్నాను నేను ఆర్డర్ చేసింది ఒక కలర్ అయితే నాకు ఇంకో కలర్ వచ్చింది అసలు ఏమి బాలేదు ప్రొడెక్టు అదేవిధంగా ఛార్జింగ్ కూడా అసలు కాయట్లేదు చార్జర్ కూడా చాలా స్లో ఎక్కుతుంది మెయిన్ ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది అసలు ఏమి బాలేదు ఈ హ్యాంగ్ అయిపోవడం వల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది నేను ఇంకా ఫోన్ ఎక్స్చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను రిటర్న్ కూడా పెట్టాను ఆర్డరు కెమెరా క్వాలిటీ కూడా ఏమి బాలేదు కెమెరా బ్లర్ వస్తుంది ఎక్కువగా అసలు బాలేదు ఇబ్బందిగా ఉంది అదే విధంగా ఈ మనకి సాఫ్ట్వేర్ కూడా బాలేదు దీనిది యూజ్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది కంఫర్టుగా లేదు అండ్ మొబైల్ కూడా చాలా ఎక్కువగా బరువు ఉంది పట్టుకోవడానికి కూడా ఎక్కువసేపు ఇబ్బందిపడుతున్నాను ఇదైతే నాకు నచ్చలేదు మరి అందుకే నేను రిటర్న్ చే రిటర్న్ చేస్తున్నాను మొబైలు